పెట్టడానికి నేను బాగా ఇష్టపడతాను అవి ఎంత వినోదాన్ని కలిగిస్తాయి అంటే మనం చూడగా మనకు కూడా అలాగ చెయ్యాలి అన్న ఒక ఆలోచన వస్తుంది కాబట్టి నేను దాన్ని సామాజిక మధ్యమాలలో పెట్టడానికి ఇష్టపడతాను మరియు అలాంటి వీడియోలు తీయడానికి కూడా నేను ఇష్టపడతాను ఇలాంటివి ఎక్కువగా వినోదాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి నేను సామాజికల్లో పెడుతూ ఉంటాను